డిఫ్రెంట్ డిఫ్రెంట్ ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా చేస్తు ఉంటే ఇంకా మనకి డిఫ్రెంట్ డిఫ్రెంట్ కొత్త టైప్స్ తెలుస్తు ఉంటాయి వేస్ తెలుస్తు ఉంటాయి ఏ ఎలాంటి ఫ్లేవర్స్ ఎలాంటి టైంలో కలుపుకోవాలో తెలుస్తుంది అలాగ నేను ఒకటి నేర్చుకో పోయి ఒకటి ఒకటి నేర్చుకో పోయి ఒకటి అలా ఒకదాని నేర్చుకున్న బట్టి ఇంకొకటి అలాగ వస్తు ఉంటుంది జ అంతెందుకు జనరల్గా మనం కర్రీస్ తీసుకుంటే అన్నీ కర్రీసు ఒకలాగా అన్ అంటాము వండుతాము కానీ మనం ఏమంటాము స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు నేను ఫలానా కర్రీ నేర్చుకున్నాను

ప్రతి కర్రీసు ఒకేలాగా ఒకేలాగా వండుతాము జనరల్గా మనకి ఈజీగా అయిపోయే ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఫ్రైడ్ రైసెస్ లైక్ ఎగ్ రైస్ టమాట రైసు బిర్యానీ అవి అవి అంటే ఏముంటుంది మనకి జస్ట్ పోపు పెట్టి అందులో వాటర్ వేసి అయిపోయిన తర్వాత రైస్ వేయడం లేదంటే పోప్పెట్టి అందులో వాటర్ వేసి దాన్ని ఫ్రై చేయడం అంతే కదా సో అలాంటివి మేము ఈజీ అనుకుంటాం ఇంకా సూప్ పెట్టడము అలాంటివి అన్నీ కూడా ఈజీ